కోవిడ్ పంతొమ్మిది మా ప్రాంతంలో చాలా భయంకరంగా కొన్ని కారణాలు చేసింది అది బయటికి ఎవరిని రానివ్వకుండా ఎక్కడికి అక్కడ ఇంట్లోనే బంధించి కూరగాయలకు కానీ బయటికి కానీ రానివ్వకుండా ప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకున్నది